నీకు ఏవైనా ప్రత్యేక ప్రతిభ లేదా నైపుణ్యాలు ఉన్నాయా అవి ఏంటి వాటిని ఎలా అభివృద్ధి చేసుకున్న నాకు ప్రత్యేకమైన ప్రతిభ అంటే స్పో డ్యాన్స్ ఇష్టం డ్యాన్స్ కళ కోసం నేను నైపుణ్యాలు ఉన్నాయా అంటే నాకు డ్యాన్స్ మీద చాలా శ్రద్ధ ఉండేది నేను కష్టపడే డ్యాన్స్ నేర్చుకున్నాను అది ఎలా అభివృద్ధి చెందానంటే ఇప్పుడు ప్రస్ ఇప్పుడున్న కొంతమందికి భరతనాట్యం డాన్స్ రావట్లేదు వాళ్ళకి స్కూల్లో స్కూల్ ఓపెన్ చేసి వాటిని డ్యాన్స్ల రూపంలో వాళ్ళకి అందిస్తున్నాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డ్యాన్స్లను ప్రతిభలం డ్యాన్స్ ప్రతిభ పెంచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు డ్యాన్స్ భరతనాట్యం మీద కూడా అవార్డు వచ్చింది చాలామంది పిల్లలు ఎప్పుడూ జాయిన్ అవుతున్నారు వాళ్ళకి చాలా చాలా క్యూలుగా డాన్స్ చేయడం భరతనాట్యం డ్యాన్స్ చెప్పడం చేయడము చాలా హ్యాపీగా చెప్తున్నాను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ మనం నుంచి ఏదైనా కొత్తగా ప్రతిభ లేదా నైపుణ్యాలు ఉన్న అంటే అవేంటి అంటే డ్యాన్స్ల గురించి చెప్పాలంటే కొంతమంది బాగా స్టెపులు వేస్తారు కొంతమంది వేస్తారు కొంతమందికి వేరాదు సో భరతనాట్యం అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు సో నేను ఏంచేశానంటే వాళ్ళ కోసం భరతనాట్యం నేర్చుకున్నాను వాళ్ళకి భరతనాట్యం గురించి చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ భరతనాట్యం గురించి నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా మీకు భరతనాట్యం నేర్చుకోవాలనుకుంటున్నాను నాకిలా అనిపిస్త అని అంటుంటే నేను వస్తాను పిల్లలు కాల్ చేసి మరి అడుగుతున్నాను భరతనాట్యం అనేది చాలామందికి ఉపయోగపడుతుంది ఈరోజులలో ఎందుకంటే ఎక్కడ ఈవెంట్స్ కాని ఎక్కడ పే పార్టీస్ కాని డేస్ కాని అక్కడ జరిగిన కూడా ఈ ఫంక్షన్స్ అనేవి జరుగు నవి సో అందుకే భారతనాట్యము చాలా ఇంపార్టెంట్ అయ్యింది ఎందుకంటే భారతనాట్యాల వల్ల నాట్యం డ్యాన్స్ల వల్ల నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అవి మనకు చాలా చాలా ఇంపార్టెంటు స్పెషలు అలా అని డ్యాన్సులను వదిలేయకూడదు భరతనాట్యంతో పాటు అన్ని రావాలి మనం అన్ని నేర్చుకోవాలి అప్పుడే మనం సంతోషంగా ఉంటాం మన అభివృద్ధి చెందుకోవాలి అనుకుంటే మనం డాన్సుల మీద ఆధారపడి ఉండక ఆధారపడి డ్యాన్స్లు బాలా నేర్చుకోవాలి అప్పుడే మనం మన ప్రతిభ గుర్తించి మనకు నైపుణ్యాలు అవార్డులు రివార్డులు అన్ని మనకు ఇస్తారు మనం అప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండవచ్చు మనకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది భారతడ్యా భరతనాట్యం డ్యాన్సు వల్ల అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భరతనాట్యం అనేది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ డ్యాన్సు మనం స్టార్టింగ్ ఏదైనా స్టార్ట్ చెయ్యాలి అనుకున్న కూడా భరతనాట్యం అనే డాన్సులతోనే స్టార్ట్ చేస్తారు ఫంక్షన్స్లో కాని పార్టీలల్లో కాని అన్నిట్లో కాని